ఈ సంవత్సరకాలంలో నాకెదురైన ఒక ఘటన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఆ ఘటన ఏంటి అనగా నగా నా స్నేహితుడు బ్రహ్మాజీ అతను చనిపోయాడు అతను చ అతను ఎందుకు చనిపోయాడు అనే విషయంపై అందరికి చాలా అనుమానాలు అలాగే చాలా డౌట్స్ ఉన్నాయి అయితే అతను చనిపోవడం మా స్నేహితుల్లో అందరికి అందరిని కలిచివేసింది అలాగే అది ఇప్పటికీ కూడా ఎవ్వరం మర్చిపోలేకపోతున్నాం ఈ అనుభవం నన్ను జీవితంలో ఒక గుణపాఠం అలాగే ఒక మరపురాని సంఘటనగా గుర్తుండిపోతుంది